నమస్కారం సార్ నా పేరు సురేష్ సార్ నేను ఒక జాబ్ చేయడానికి అర్హుడను అంటే నేను డిగ్రీ తర్వాత ఎమ్సీఏ కోర్సు చేశాను సార్ ఆ ఎమ్సీఏ కోర్సు చేసి నాకు క్యాంపస్లో ఎటువంటి ఆపర్చునిటి ఏమి కలగలేదు సో ఇలాగ మీ కన్సల్టెన్సీ ద్వారా ఏమైన ఆపర్చునిటీస్ ఉంటాయేమో అని వచ్చాను సార్ అవునా సార్ అవును అవును సార్ అవును సార్ అంటే కొంచెం ఒక పైథాన్ ఆర్ జావా లాంటివి కూడా నేర్చుకున్నాను సార్ కొన్ని కాకపోతే మరి డెప్త్కు వెళ్ళలేదు కానీ బేసిక్స్ అలాగ నేర్చుకున్నాను

ఓకే ఓకే సార్ అంటే మాక్ ఏమి అంటే ఇంటర్వ్యూస్ కూడా మాక్ ఇంటర్వ్యూస్ అలాంటివి ఏమి మీరు ప్రొవైడ్ చేయరా సార్ అంటే సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి

నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఓకే ఇదే అండి ఓకే నేను జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను సార్ ఏమేమి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి సార్ ఓకే సార్ అయితే రేపు ఫస్ట్ అవర్స్లో వచ్చేన సార్ అంటే నైన్ టెన్ ఆ టైంలో రానా సార్ ఓకే థ్యాంక్ యూ సార్